యోగా అనేది శారీరక భంగిమలు జ్ఞానం శ్వాస నియంత్రణతో కూడిన పురాతన వ్యాయామం రోజూ యోగా చేయడం వల్ల శరీర మనసు రెండిటికి చాలా ప్రయోజనాలు ఉంటాయి యోగా వల్ల కలిగే ప్రయోజనాలు రక్తపోటు నివారణ ఒత్తిడి తగ్గడం బరువు తగ్గడం కొలస్ట్రాల్ నియంత్రణ మెరుగైన భంగిమ ప్రసరణ సులభత శ్రేయస్సు వశ్యత బలం సమతుల్యతను మెరుగుపరచడం మానసిక స్వస్థతను పెంచడం జీర్ణ క్రియను మెరుగుపరచడం యోగా వల్ల కలిగే మరికొన్ని ప్రయోజనాలు అలసటను తగ్గించడం మలబద్ధకాన్ని నయం చేయడం మణికట్టు దగ్గర ఉండే సమస్యలను తగ్గించడం హార్మోన్ బ్యాలెన్స్ను సాధించడం జ్ఞాపకశక్తి ఏకాగ్రతను మెరుగుపరచడం యోగాలో సరైన శిక్షణ పొందిన మరియు అర్హత కలిగిన శిక్షకుడిని కనుగొని క్రమం తప్పకుండా యోగ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి యోగాలో రిలాక్సేషన్ టెక్నిక్లు లోయర్ బ్యాక్ పెయిను అర్థరైటింగ్ తలనొప్పి మరియు కార్బర్ టక్ టన్నెల్లో సిండ్రోమ్ నుండి దీర్ఘకాలిక నొప్పులు తగ్గించగలవు రక్త పోటుని కూడా తగ్గిస్తుంది మరియు నిద్రలేమిని తగ్గిస్తుంది శారీరిక మానసిక ఆరోగ్యాలను పెంపొందించడంలో యోగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి యోగాని పాటిస్తున్నారు యోగా అనేది చాలా మంచిది ఆరోగ్యానికి దీనివలన కండరాలు దృఢంగా మారుస్తుంది దీంతో మన శారీకంకంగా శక్తివంతులుగా ఉంటాం నీరసం లాంటిది దగ్గరికి చేరవు ఈ యోగా వలన మానసికంగా ఉన్న వ్యర్ధాలు బయటకు నెట్టి వేయబడతాయి అందువల్ల మనం నిర్మలంగా ఉండగలుగుతాం యోగాలో ధ్యానము ఒక భాగం ఇది విశ్వశక్తితో మన ప్రాణ శక్తిని అనుసంధానం చేస్తుంది అందువల్ల మన జీవనశైలిలో ఎన్నో మార్పులు వస్తాయి ఎక్కువ ప్రాణశక్తి మనకు లభించడం వల్ల కొన్ని వ్యాధులు వాటి అంతటా అవే తగ్గిపోతాయి యోగబ్యాసన్ని త్రీవ్రతనం చేసే కొద్ది అది మనల్ని అత్యధికంగా ఉన్నతులను చేస్తుంది ఈ సమయంలో మాత్రం సాధారణ యోగా టీచర్లకు కాకుండా కాస్త నిపులను గురువులను స్వీకరించాల్సి ఉంటుంది సుసిచ్చుతులైన వారి ద్వారా మన కుండలీ శక్తిని సంబంధించిన యోగా వ్యాసలను చేయగలుగుతాం ఇది యోగాభ్యాసంలో అత్యున్నతమైన శిక్షణ స్థితి అని చెప్పవచ్చు యోగా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకు దీన్ని చిన్న వయసులోనే నేర్చుకోవడం వల్ల మన బాడీ ఫిట్నెస్ అనేది మెరుగుపడు మెరుగుపడుతుంది దీని వలన అనేక రోగనిరోధక శక్తి పెంపొందించుకోవచ్చు మన దగ్గరకు ఎలాంటి వ్యాధులు దరి చేరవు